నాకు చాలా బైక్లు అంటే ఇష్టం నాకు ఇష్టమైన బైకు రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంట్ జీటీ సిక్స్ ఫిఫ్టీ మరియు ఈ మధ్యనే అపాచీ ఆర్టిఆర్ స్ట్రీట్ అనొచ్చింది మరియు రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ హిమాలయన్ మరి ముఖ్యంగా యమహా ఆర్ వన్ ఫైవ్ వి ఫోర్ స్టుకాటిప్ హెనగెల్లా కూడా నాకు చాలా ఇష్టమైన బైక్లున్నాయి ఫ్యామిలీ బైక్ అయితే యాక్సెస్ ఇష్టం యాక్టివా ఇష్టం నా దగ్గర అపాచీ ఆర్టిఆర్ వన్ సిక్స్టీ ఉంది నేను ఎప్పుడునుంచో కలలు కంటున్న బైక్ అయితే ఉక్సువర్ణ అది ఒక స్వీడస్ కంపెనీ బైక్ ఇటీవల ఇండియాలో లాంచ్ చేశారు బైక్ ట్రిప్పులకు బాగా సౌకర్యంగా ఉండే బైక్ అంటే రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మరియు కెటిఎమ్ అడ్వెంచర్ త్రీ నైంటి ఈ రెండు బైకులు నాకు చాలా ఇష్టం మౌంటెన్ బైకింగ్లో ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి హిమాలయన్ పోర్ట్ లెవన్ సీసీ కావున ఎంత ఎత్తయినా చాలా సునాయాసంగా ఎక్కుతుంది